మనకి ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ అభ్యర్థుల్లో మనకి రావాలసిన రాష్ట్ర ప్రయోజనాలు తీసుకురావల్సిన బాధ్యత మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీల మీదే ఆధారపడి ఉంది వాళ్ళనుకుంటే సాధించలేంది ఏది మన రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్ రావాలన్నా ఒక రైల్వే జోన్ రావాలన్నా మనకి రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ ఎయిర్పోర్ట్లు రావాలన్నా మనకి రహదారులు రావాలన్నా వాళ్ళ ప్రోత్బలంతోనే అవుతుంది కేంద్రం నుంచి మనకి ఏ విధమైన సహకారాలు కావాల జరగాలన్నా వాళ్ళ ద్వారానే మనకి ఎక్కువ అవకాశాలు కానీ వీళ్ళు ప్రోడ్బలం చేయగలిగేదంతా మన ఈ పార్లమెంట్ ఆఫ్ మెంబర్ల చేతిలోనే ఉంటుంది ఇంకా జిల్లాని డెవలప్ చేయాలన్నా అభివృద్ధిపరచాలన్నా ఈ ఎంపీ చాలా కీలకమైన అంశం అయ్యి ఉంటారు అందులోని మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువత రామ్మోహన్ నాయుడు గారు కింజరాపు అలాగే ఉదయ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు పురందేశ్వరి గారు ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు మనకి మనకి వాళ్ళతో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి జరుగుతుంది